పెయింటింగ్స చేతితో తయారుచేసిన కార్డు అంటే గ్రీటింగ్ కార్డ్ తయారుచేసాను పెయింటింగ్స్ పెయింటింగ్స్ వేసి గ్రీటింగ్ కార్డ్ తయారుచేసాను ఫ్రెండ్ బర్త్ డేకి చేత్తో తయారుచేసాను సెంటిమెంట్ ఎందుకంటే మన ఓన్గా చేసి మన ఓన్గా ప్రిపేర్ చేసింది ఏదైనా ఎదుటివాళ్ళకి నచ్చుతుందని ఒపీనియన్